మీరు మీ ఇంట్లో డిన్నర్ మా ఇంట్లో డిన్నర్కి మా బంధుమిత్రులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ వచ్చినప్పుడు కరెంటు పోవడంతో పక్కన ఇంటి వాళ్ళు వాళ్ళని కూడా అడిగితే మా ఇంట్లో కూడా పవర్ లేదు అని చెప్పడంతో మేము వాళ్ళకి విద్యుత్ వాళ్ళకి కాల్ చేసి సర్ కొంచెం పవర్ వదులుతారా ఇంట్లో పార్టీ జరుగుతుంది ప్లీజ్ రిక్వెస్ట్ రిక్వస్టింగ్గా అడిగి ఒక హాఫ్నవ్ హాఫ్నవర్ అలా కరెంటు వదిలారు అంటే బాగుంటుంది ఇలా పార్టీ అరేంజ్ చేసుకున్నాం అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం అని చెప్పి రిక్వస్టింగ్గా అని అడుగుతాం అలాగే మా పక్క పక్కనింటి వాళ్ళు అసలు స్ట్రీట్ మొత్తం లేదు అని చెప్పి అయినా ఎక్కువ పవర్ పోతుంది ఇలా పడ పోకుండా చూసుకోండి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అలా పవర్ కట్ చేస్తున్నారు అలా ఎక్కువగా కట్ చేయకూడదు మీకు మీ టైమింగ్స్ ఉంటాయి కదా అలాంటి టైంలో కట్ చేసుకోండి ఇప్పుడు పార్టీ జరుతుంది ప్లీజ్ ఒక హాఫ్నవర్ అలా క వదిలితే బాగుంటుంది అని చెప్పి అడిగుతాను